గుడ్ మార్నింగ్ ఖచ్చితంగా మీరు ముందుగా మీ సెలవు అభ్యర్థనను సంస్థ యొక్క న్యూ మేనేజ్మెంట్ సిస్టంలో లేదా మెయిల్ ద్వారా సమర్పించాలి సాధారణంగా వార్షిక సెలవులు ప్రత్యేక సెలవులు మరియు అనారోగ్య సెలవులు కోసం ముందస్తు అనుమతి అవసరం అత్యవసర అనారోగ్య సెలవల కోసం మీరు సెలవు తీసుకున్న వెంటనే సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించాలి క్యాజువల్ లీవ్ కోసం కనీసం రెండు మూడు రోజుల ముందుగా అప్లై చేయాలి వార్షిక సెలవులకు అయితే ఒకటి రెండు వారాల ముందుగా అప్లై చేయడం మంచిది మీ అప్లికేషన్ మీ మేనేజర్ లేదా టీం లీడ్ వద్దకు వెళ్ళి వారు మీ పనిస్థితిని బట్టి అప్రూవ్ చేస్తారు ఆ తర్వాత హెచ్ ఆర్ డిపార్ట్మెంట్ చివరిగా అప్రూవ్ చేస్తుంది మీరు మీ మెయిల్ లేదా న్యూ మేనేజ్మెంట్ సిస్టమ్లో చెక్ చేసుకోవచ్చు మీరు నేరుగా మేనేజర్ లేదా హెచ్ ఆర్ని సంప్రదించవచ్చు ఎప్పుడైనా అడగండి హ్యావ్ ఏ గ్రేట్ డే